మా ప్రాంతంలో ఇతర పట్టణాల్లోని స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు ఉన్నారు సొంత గ్రామంలోనే చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు కొంత మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో ఆటోలలో సైకిళ్ళ మీద ఇంకా కొంత మంది దగ్గరలో ఉన్న వారైతే కాలినడకన తమ తమ పాఠశాలకు వెళుతున్నారు మరి కొంత మందికి వారి పాఠశాల నుండి రెగ్యులర్ బస్సులు కూడా ఉంటాయి కానీ అది కొంచెం డబ్బుతో కూడిన పని మంచి నాణ్యమైన ప్రాథమిక విద్యను అందరూ పొందుచున్నారని నేను భావిస్తున్నాను అయినప్పటికీ కొంత శాతం ప్రజలు వారి పిల్లలను విద్యను అభ్యసించడానికి పంపడం భారంగా భావిస్తూ వారిని ఏదో ఒక పనికి పంపిస్తున్నారు వారికి అంతగా అవగాహన లేక ఇలా జరుగుతుంది ఇలాంటి కొన్ని విషయాలు సవాళ్ళుగా మారుతున్నాయి